నేను ఆన్లైన్లో ఒక జత జీన్స్ కొనాలని అనుకుంటున్నాను కానీ రంగు సైజు గురించే కొంచెం భయంగా ఉంది ఎలా అంటే ఏక్ ఏ రంగు పెడితే ఏ రంగు వస్తుందనే టెన్షన్ ప్రతీ ఒక్కరికి ఎవరికైనా ఉంటుందనుకో సైజు కూడా మన సైజు కరెక్ట్ సైజు వస్తుందా లేదా అని ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి టెన్షన్ ఉండకూడదు అంటే ఫిల్టర్ ఆప్షన్ అనేది మనం ఉపయోగించాలి అలా ఉపయోగించడం వలన మనకు ఇష్టమైన రంగు మరియు సైజులు జీన్స్ కొనుగోలు చేసుకోవచ్చు ఇలా మనం ఆన్లైన్లో జీన్స్ కొనుగోలు చేయగలుగుతాము